నా పేరు శ్రీదేవి నేను డిగ్రీలో బికామ్ కంప్యూటర్స్ అనే కోర్స్ తీసుకున్నాను నేను డిగ్రీ పూర్తి చేయగానే నేను ఒక ఉద్యోగంలో జాయిన్ అయ్యాను జాయిన్ అయ్యి కొన్నాళ్ళు చేసాను కానీ నా చదువుకు దగ్గర జీతం అక్కడ నాకు రావడం లేదని నేను అది మానేసి ఇంకా పైచదువు చదివితే ఉద్యోగాలు ఎక్కువగా వస్తాయి నా భవిష్యత్ బాగుంటుందని నా స్నేహితులు నాకు చెప్తే నేను పైచదువు చదవడానికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదవడానికి ఎంబిఏ అనే కోర్సు తీసుకున్నాను మార్కెటింగ్ వైపు చాలా రకాల జాబ్స్ ఉన్నాయని నా స్నేహితులు చెప్పగా నేను పైచదువు చదవడానికి చదివితే నా భవిష్యత్ బాగుంటుందని ఉద్యోగాలు అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని చదువు ఎంబీఏ కోర్సు తీసుకున్నాను ఆ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతుండగానే నేను బయట ఉద్యోగాల కోసం కూడా అప్లై చేస్తున్నాను అలా జాబ్ కోసం అప్లై చేస్తూ నా భవిష్యత్తులో మంచి ఉద్యోగం కోసం నేను చూస్తున్నాను